ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి కొన్ని కళలు మరియు హస్త కళలు ఉంటాయి ప్రత్యేకంగా ఆయా ప్రాంతం యొక్క సాంస్కృతిక మరియు సాంప్రదాయాల ఆధారంగా ఈ కళలు పెరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని సూచనలు స్థూలకళ ఇది ప్రతి ప్రాంతంలో అభివృద్ధి చెందే మంచి అవకాశాలు కలిగి ఉంది ముఖ్యంగా భారతదేశం యొక్క పల్లెలలో గ్రామీణ ప్రాంతాలల్లో వీటిని నేర్పడం సాధానలో పెట్టడం మార్కెటింగ్ ద్వారా నూతన వ్యాపార అవకాశాలు రూపొందించవచ్చు పేపర్ పేపెర్ మార్చి పేపర్ మార్చి శిల్ప కళలు కూడా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందవచ్చు దీనికి అవసరమైన ప్రా ప్రాథమిక పదార్థాలు అందుబాటులో ఉంటాయి మరియు ఈ కళలకు మార్కెటింగ్ అవసరమైన చోటు బాగా విక్ర విక్రయించవచ్చు లోహకళలు బంగారం వెండి ఇనుము లాంటి లోహ పదార్థాలతో పనిచేయడం మరింత వ్యాపార అవకాశాలను అందిస్తుంది ఇలాంటి హస్త కళలకు సరైన శిక్షణ లోకల్ శైలితో కూడిన ప్రోత్సహించబడి బడితే ఈ కళలు విజయం సాధించవచ్చు చాకలి శిల్పం మట్టి శిల్పాలు భద్రత ఉత్పత్తులు మట్టి బొమ్మలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే అవకాశాలను కలిగి ఉంటాయి ఈ రంగాలలో శిక్షణ కస్టమర్ అవగాహన మరియు డిజిటల్ మార్కెటింగ్ చేర్చడం ద్వారా ఈ కళలు సామర్థంలో ముందుకు సాగవచ్చు